స్థానిక కళాకారులు హస్త కళాకారులు మా ప్రాంతంలో లేరు ప్రజలకు ఏవైనా శిబిరాలు లేదా శిక్షణ సమావేశాలు ఇక్కడే నిర్వహించరు మేము ఈ ప్రాంతంలో అలాంటివి జరగవు కాబట్టి ఏ రకమైన కళా నైపుణ్యాన్ని నేర్చుకోవాలని మేము అనుకోవట్లేదు మేము ఎవ్వరినీ సంప్రదించడానికి ఇక్కడ మాకు అందుబాటులో ఎవరూ లేరు